ఎప్పుడైనా మనకి బయట వస్తువులు లేదా ఏదైనా బయట మార్కెట్లో తినాలనిపిస్తూ ఉంటే మనము ఎక్కువగా మార్కెట్ మార్కెట్ వస్తువులను తినకూడదు ఎందుకంటే అది కల్తీ నూనెతో అన్నీ వండించి వేడి చేసి అది భోజనంగా మనకు పెడతారు దాని తిని మనము అనారోగ్యంతో బాధపడాల్సి వస్తుంది దాని వలన ఐదు రూపాయలతో పోయ్యేది యాభై వేలు పెట్టుకోవాల్సి వస్తుంది అందువలన మనం ఇంట్లో పండించిన పండ్లు లేదా ఇంట్లో వండిన వంటకాలే తిని ఆరోగ్యంగా ఉండాలి ఇంట్లో వండుకునే వంట మనకు నమ్మకం ఉంటుంది మనం రోజు చేసుకొని తింటాము కాబట్టి మనకు నమ్మకం ఉంటుంది ఇంట్లో ఎందుకు అంత నమ్మకం అంటే ఇంట్లో మనము కల్తీ ఏం వాడుకోము కల్తీ వాడకుండా చేస్తాము అందుకు మనకు ఇంట్లో నమ్మకం ఉంటుంది ఇంట్లో అంత న్యాచురల్గా ఉంటుంది కానీ బయట కల్తీ ఈ రోజు మిగిలింది మళ్ళీ రేపే తీసి మళ్ళీ రేపు దాన్ని వేడి చేసి అమ్మేస్తారు దాన్ని మనము తీసుకోవాలి తినాలి ఆరోగ్యంగా ఉండకుండా ఉండద్దు హాస్పిటల్కి పాలవ్వాలి అందుకని ఇంట్లో వండినవి తీసుకోవాలి ధన్యవాదాలు